రండి కూర్చోండి వచ్చి అవును మేడం అదే మీ అబ్బాయి గురించి మాట్లాడదామని రమ్మన్నాను అండి అవును అండి సరిగ్గా చదవట్లేదు ఎక్కువ అల్లరిగా ఉంటన్నాడు అండి టీచర్స్ని ఏమో ఎగతాళి చేస్తున్నాడు అందరితోనూ దెబ్బలాట ఆడుతున్నాడు బిహేవియర్ అసలేమి బాగుండడం లేదండి మీ అబ్బాయిది అదే చెప్తున్నాము అండి మేము కూడా అందరూ కంప్లైంట్స్ చేస్తున్నారు అండి టీచర్స్ మళ్ళీ ఆ ప్రక్కన పిల్లలు కూడా వచ్చి చెప్తున్నారు అండి కొడతన్నాడు సరిగ్గా రఫింగ్ వర్డ్స్ మాట్లాడుతన్నాడు ఇలా అన్నాడు అండి చూస్తున్నాము అండి మళ్ళీ మార్క్స్లో కూడా చాలా వీక్గా ఉన్నాడు అండి సరిగ్గా రావట్లేదు మొన్న పెట్టిన యూనిట్ టెస్ట్లోని వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి కంప్లైంట్ చేసింది అండి క్లాస్లో బాగా పూర్గా ఉన్నాడని పెట్టించండి బాగా చదివించండి ఇంట్లో కూర్చోబెట్టుకుని ఇంకా దగ్గరగా మరి మేము ఏమో చదివిస్తున్నాము అండి చదువుతున్నాను కానీ మళ్ళీ ఏం వ్రాయట్లేదు సరిగ్గా కాని అల్లరి బాగా ఎక్కువైపోయిందండి మీ అబ్బాయికి మీరు అది తగ్గించండి మీ అబ్బాయికి సరేను అండి సరే అండి